హలో డాక్టర్ శుభ సాయంత్రం డాక్టర్ నాకు నాలుగ్ గత నాలుగు రోజుల నుంచి తలనొప్పి బాగా ఉంది అసలు తగ్గట్లేదు ఏం చేయాలి ఎలాంటి మందులు తీసుకుంటే మంచిది అంటారు మీరు కుడివైపు నా పేరు దదావత్ కుమారి సాయంత్రం ఈ టైంకి అంటే ఈ టైంకి వస్తుంది నైట్ పడుకునే ముందు వస్తుంది

ఫోన్ చూస్తాను అండి ఎక్కువసేపు ఫోన్లో మినిమమ్ ఫైవ్ అవర్స్ దాకా చూస్తాను అవునా డాక్టర్ అవునా డాక్టర్ చేస్తానండి

సరే డాక్టర్ సరే అండి వస్తానండి డాక్టర్ గారు అదే అండి తలనొప్పి గురించి అండి ఏమైన మందులు అయిన రాసిస్తారా సరే అండి

సరే అండి సరే అండి మీ యొక్క స్థలం అడ్రస్ చెప్తారా అండి రాసుకుంటాం మేము ఓకే అండి సరే అండి ధన్యవాదాలు డాక్టర్ ఉంటాను